మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మీ చిన్నతనం నాటి రోజుల గురించి చెప్పండి మా చిన్నతనంలో మేము చిన్న విలేజ్లో ఉన్నాము చాలామంది పిల్లలు ఆడుకుంటున్నాము గుడి దగ్గర వీధి కుళాయిల దగ్గర మట్టి బాటలో నడిచి ఆడుకునే వాళ్ళము సాయంత్రం అయితే వీధిలో అందరు పిల్లలు కలిసి గుడి దగ్గర ఆడుకునే వాళ్ళము ఎండాకాలంలో పెద్ద పెద్ద బావుల దగ్గర పెద్దవాళ్ళు పిల్లలు అందరు కలిసి ఈతకు వెళ్ళే వాళ్ళము మధ్యాహ్నం టైంలో వెళ్ళి సాయంత్రం వరకు నీళ్ళలో ఉండి ఆడుకునే వాళ్ళం తిరిగి ఇంటికి వచ్చాక జ్వరంతో పడుకునే వాళ్ళము సర తర్వాత స్కూల్కి వెళ్ళే వాళ్ళము పది మంది పిల్లలు ఊళ్ళో నుంచి కాలిబాట మీద నడుచుకుంటు వచ్చి పెద్ద చింత చెట్టు వచ్చేది దాని తర్వాత స్కూల్లో ద దారిలో ఒక జలపాతం వస్తుంది అంటే చిన్న సెలయేరు లాంటిది అక్కడ చిన్న చిన్నగా చేపలు ఉంటాయి తర్వాత ఒక పెద్ద మామిడి చెట్టు దాని తర్వాత ఒక గుడి వస్తుంది గుడి దగ్గర దండం పెట్టుకొని మేము స్కూలుకి వెళ్ళే వాళ్ళము స్కూల్లో తెల్లవారి నుంచి సాయంత్రం వరకు చదువుకొని ఆడుకునే వాళ్ళం రోడ్లో వెళ్ళేటప్పుడు స్కూల్లో దగ్గర బంధువులు కనిపించే వాళ్ళు ఇంకా మాకు తినడానికి చిన్న చిన్న అంగుళాల నుంచి తీసుకొని ఏమన్నా తినే వాళ్ళం పక్కన స్కూల్లు ఒకటి నుంచి ఐదు వరకు అయిపోయిన తర్వాత మేము ఆరు నుంచి పదో క్లాస్ వరకు వేరే స్కూల్కి వెళ్ళే వాళ్ళము మీరు ఆరు నుంచి పదో క్లాసు వరకు ఏ స్కూల్లో చదివారు మీ మెమరీస్ ఏంటి మ మేము ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు మేము ఒక పెద్ద టౌన్లో చదివాము కానీ అక్కడ పెద్ద స్కూల్లో పెద్ద గ్రామంలో ప్రతి క్లాసులో టీచర్లు ఉండేవాళ్ళు పెద్ద గ్రౌండ్లో ఆడుకోవడానికి

ఇవి తర్వాత ఎగ్జామ్లో చదువుకోకుండా కాపీ కొట్టి రాసే వాళ్ళు అది కాకుండా స్కూల్ తర్వాత ఇంకా కాలేజ్ కాలేజ్ వచ్చిన తర్వాత ఏ గ్రూప్ చేరాలి ఎంతమంది ఫ్రెండ్స్ ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ గుడికి వెళ్ళాలి ఏ ట్రిప్ వెళ్ళాలి ఇంకా ఫ్యామిలీతో ఉండాలా లేకపోతే ఫ్రెండ్స్తో ఉండాలా అని చాలామంది మాట్లాడుకునేవాళ్ళు తర్వాత ఇంటర్ నుంచి ఇంక కాలేజ్ వచ్చినాం కాలేజ్ వచ్చిన తర్వాత స్కూల్కి కంటిన్యూగా వెళ్తాం కదా ఒకసారి డుమ్మా కొట్టి మనం సినిమాకి వెళదామని ప్లాన్ వేసినారు ఫ్రెండ్స్ అందరు కానీ చాలామంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం తప్పనిపించింది వద్దులే ఇంట్లో వాళ్ళతో వెళదాం అనిపించింది కానీ సమయానికి హా హాలిడేస్ వస్తాయి అప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేసినారు తర్వాత స్కూల్లో ట్రిప్పుకి వెళ్ళినప్పుడు చెరువుల దగ్గర చేపలు పెట్టేవారు అలాగే కాలేజీ టైంలో గుడికి ఇంకా పార్కులకి తీసుకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి బాగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్రదేశంగా భావించి మేము అందరం మాట్లాడుకుని డబ్బులు తీసుకొని తినడానికి గుడికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళే వాళ్ళం పెద్దపెద్ద సినిమా థియేటర్లో సినిమా చూడాలని వాళ్ళు ప్లాన్ చేసి మరి ఇంట్లో నుంచి చెప్పి వచ్చేవాళ్ళు కానీ ఒక ఇంట్లో ఒప్పుకుంటారు ఒక ఇంట్లో ఒప్పుకోరు అందుకని అందరి ఇంట్లో ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రులని అడిగి ఇంకా స్కూల్ తరపునుంచి మేము పిక్నిక్కి వెళ్ళే వాళ్ళము పిక్నిక్ వెళ్ళినప్పుడు అక్కడ కొత్త కొత్త ప్రదేశాలు బీచ్లు ఇంకా మహాబలిపురం లాంటి ప్రదేశాలు కంచిలాంటి ప్రదేశంలో గుళ్ళు చూసేవాళ్ళు అవి కాకుండా స్వీట్ మెమరీస్ని మనసులో దాచుకొని మా ఫ్రెండ్స్ ఇప్పటికి ఎంజాయ్ చేస్తు ఉంటారు వాళ్ళలో చాలామంది ఉద్యోగం చేసే వాళ్ళు ఇంకా ఇంట్లో సఫర్ అయ్యి చదువుకుంటున్న వాళ్ళు కొంతమంది గేమ్స్ ద్వారా కాలేజీలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇవి కాకుండా చిన్న పిల్లలు టూషన్లు కూడా చెప్పించేవాళ్ళు టూషన్లకి వెళ్లేటప్పుడు ఒక వీధి వాళ్ళే కాకుండా ఒక స్కూల్ వాళ్ళే కాకుండా వేరే వేరే క్లాస్ వాళ్ళు కూడా వస్తుంటారు వాళ్ళు కూడా ఒకరికి మ్యాథ్స్ వస్తుంది ఒకరికి సైన్స్ ఇష్టం ఇంకొకరికి సోషల్ ఇష్టం వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని నీకు ఏ సబ్జెక్టు మీద ఇష్టము ఏ సబ్జెక్టు బాగా చదవటానికి రాయటానికి వస్తుందని వాళ్ళు హెల్ప్ చేస్తారు తర్వాత ఎగ్జామ్ టైంలో వాళ్ళు మనకు తెలియని ఎగ్జామ్లో కొషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తాను ఇవి కాకుండా ఇంకా సినిమాకి వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో డ్యాన్సులు వేస్తారు అవి కాకుండా గుడిలో ఇంటిలో పూజ చేసినప్పుడు బాగా దేవుడు కోసం అలంకరణ చేసి వాళ్ళు దేవుణ్ణి ఊరేగించే వాళ్ళు తర్వాత సినిమా కోసం సినిమా కోసం మన ఇంటి దగ్గర కాకుండా పక్క క్లాస్లో నుంచి ఫ్రెండ్స్ని కూడా కలుసుకొని వాళ్లతో పాటు వీళ్ళు సినిమాకి వెళ్ళే వారు వీటిలో చాలావరకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాత్రమే కలిసి ఒక్కొక్కసారి ట్రిప్కు వెళ్ళేవారు డబ్బులు తీసుకొని ఇంట్లో అడిగి మనం మాత్రమే వెళ్ళాలి కానీ వెళ్ళే ప్రదేశంలో మనకి సంతోషాన్ని మిగిలించాలని ఎక్కువమంది ఆలోచించే వాళ్ళు ఇవి కాకుండా గేమ్స్లో మనం మనం పోటీ చేసి మన స్కూల్లోనే కాకుండా పక్క స్కూల్లో వెళ్ళి ఆడి అక్కడ కూడా మనం గెలిచి మన స్కూల్కి మంచి పేరు తేవాలని ఆడేవాళ్ళు కాలేజీ టైంలో అంతే ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత వాళ్ళకు నచ్చిన కోర్సులలో చదివి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకొని ఇంట్లో తల్లిదండ్రులని కుటుంబ సభ్యులు అని బాగా చూసుకోవాలని వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగా లేకుండా సరిగ్గా తినకపోయినా కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా చదవడానికి వాళ్ళు ఎప్పుడు ఇష్టపడే వాళ్ళు అలాంటి వాళ్ళకి మనం స్నేహితులాగా ఉండి వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అని ఆలోచించి పక్క ఫ్రెండ్స్కి మనం క్యారీలు అన్నం తీసుకెళ్ళి వాళ్లకి ఇచ్చి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళం అంతేకాకుండా వాళ్ళ కోసం నోట్స్లు పెన్నులు ఇచ్చి వాళ్ళ చదవటానికి రాయటానికి ప్రోత్సహించే వాళ్ళం అదే కాకుండా టీచర్లు కూడా చాలామంది అనాథ పిల్లలకు ట్యూషన్ వరకు చెప్పించాలన్నా లేదంటే ఎగ్జామ్ ఫీజులు కొట్టేవాళ్ళు చిన్న వయసులో వాళ్ళకి కష్టం అంటే ఏమిటి వాళ్ళు జీవితంలో ఎలా పైకి వస్తారు అనే విషయాన్ని ప్రభుత్వం టీచర్లు కొంచెం గమనించి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు అంతేకాకుండా వాళ్ళు ఏ విధంగా అయితే చదవడానికి ఉద్యోగం తెచ్చుకోవడానికి మంచి మంచి కోర్సులను చదవడానికి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేసేవాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకుండా ఉంటే పిల్లలు కూడా చదువుకోకుండా ఎక్కడ మానేస్తారు అనే భయంతోని తల్లి తల్లిదండ్రులకు వాళ్ళు పిల్లలు గైడెన్స్ కోసం టీచర్లని ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పేవారు మీరు చదువుకోలేదు కానీ పిల్లలైనా చదువుకోవాలి చదువుకొని మంచి జాబ్లో ఉంటే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని వారి ఉద్దేశం అంతేకాకుండా మనం ఒకరికి సహాయం చేయడానికి మనకు ఉన్న గొప్ప ఆయుధం ఆస్తి ఒక చదువు మాత్రమే అని టీచర్లు చెప్పేవాళ్ళు అంతకుమించి మనం బాగా చదువుకుంటే మంచిదే అని పిల్లల్లో కూడా ఒక ఉద్దేశం ఉంది కానీ ఎంజాయ్ చేయాల్సిన వయసులో కూడా పిల్లలు ట్రిప్పులకి వెళ్ళి అక్కడ ఆడుకోవటం గేమ్స్ పెట్టుకోవడం చదవడం రాయటం ఇంకా ఇసుక గిన్నెలలో కోటలు కట్టడం వేరే వేరే చోట్ల నీళ్ళు వచ్చే దగ్గర స్విమ్మింగ్ చేయడం అవి కాకుండా గుడికి వెళ్ళిన ప్రదేశాలలో ఫోటోలు దిగటం ఇలాంటివి చాలా చేసేవారు వారిలో ఒకరు క్యారీలో ఒకరు తిని సంతోషంగా వాళ్ళు ట్రిప్ని ముగించుకుని వచ్చేవాళ్ళు అదే కాకుండా వారి జీవితంలో జరిగిన సన్నివేశాలని వాళ్ళు మాట్లాడుకొని పక్కన వారితో కూడా పంచుకొని సంతోషంగా ఉండేవారు కష్టం వచ్చినప్పుడు అధైర్య పడకుండా సుఖం వచ్చిందని సం సందర్భాన్ని బట్టి మనం మార్చుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు బంధువులని చెప్పుకునే వాళ్ళు